కోనసీమ జిల్లాలో వాతావరణం ఉష్ణమండలం వాతావరణాన్ని పోలి ఉంటుంది వేసవి మరియు శీతాకాలాలు స్పష్టంగా కనిపిస్తాయి వేసవి నెలలో మార్చి నుండి జూన్ వరకు వేడి మరియు తేమగా ఉంటాయి అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది శీతాకాలంలో నెలలు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చల్లగా మరియు పొడిగా ఉంటాయి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కోనసీమ జిల్లాలో కఠినమైన వేసవి వరదలు కరువు కఠినమైన శీతాకాలం వంటి వాతావరణ పరిస్థితులను అనుభవించింది రెండు వేలా ఇరవై రెండులో కోనసీమ జిల్లాలో కఠినమైన వేసవి నెలలు నమోదయ్యాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్కు పైగా చేరుకున్నాయి ఈ వేడి మరియు తేమ ప్రజల జీవనాన్ని కష్టతరం చేసింది వ్యవసాయం కూడా దెబ్బ తిన్నది కోనసీమ జిల్లాల్లో వరదలు కూడా సాధారణం రెండువేల ఇరవై ఒకట్లో గోదావరి నది ముప్పులకు గురైంది వరదలు వల్ల వందలాది గ్రామాలు మునిగి పోయాయి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు కోనసీమ జిల్లా కరువును కూడా ఎదురుకుంది అది రెండు వేల పదిహేను అప్పుడు సంభవిచినటువంటి భారీ కరువు కారణంగా వ్యవసాయం చాలా వరకు దెబ్బతిన్నది వ్యవసాయ ఉత్పత్తులు కుడా చాలా వరకు తగ్గిపోయాయి ప్రజలు ఆహారం యొక్క కొరతను ఎదురుకున్నారు కోనసీమ జిల్లాల్లో కఠినమైన శీతాకాలం కూడా నమోదు అయినది అది రెండు వేల పదహారులో గరిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ దిగువకు చేరుకున్నాయి ఈ చలి ప్రజల జీవనాన్ని కష్టతరం చేసింది వ్యవసాయం చాలా దెబ్బతిన్నది కోనసీమ జిల్లా ప్రజలు ఈ కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదురుకోవడానికి అలవాటు పడ్డారు అయితే వాతావరణ మార్పులు కారణముగా ఈ పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి మన జీవిత కాలంలో వాతావరణ మార్పులు ఏవైనా ఉంటే అవి ఇవే